ఆరోగ్యమైనది ఆరోగ్య మన జాగ్రత్తలు చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి ఆరోగ్య విషయంలో ఉన్నప్పుడు ఆరోగ్యంకి ఆహారం తీసుకోవాల్సింది చాలా ఉంటుంది సాధారణంగా ఆరోగ్యమైన ఆహారం అనేక తేజ పం తాజా పండ్లు మరియు కూరగాయలను తీసుకోవాల్సి ఉంటుంది కూరగాయల వల్ల చాలా ఉపయోగాలు ఉంటాయి బో బాడీకి ఉన్న ప్రత్యేక కళ్ళకు కళ్ళకు బోడీ బ్ల రక్త కణాలకు బొక్కలకు ప్రతీ దానికీ కావల్సింది ఆరోగ్యమైన కూరగాయలు మాత్రమే కూ పండ్లు కూరగాయలు అండ్ అలాంటివి తిండి ఉంటే ఆరోగ్యంగా ఉంటాము కూరగాయలు కలిసి కలిగి కలిగి ఉంటాయి మరియు ఆరో ఆహారం మరింత చేస్తుంది ఆరోగ్యాన్ని కరెక్ట్గా పెడుతుంది కానీ మీ ఆరోగ్యాన్ని మెరుపు మెరిపించుకోవాలి మరి నియంత్రించుకోవాలి అంటే ఆహారము ప్రతీ రోజూ కరెక్ట్ టైంకి తీసుకోవాలి ఆ టైం కోసం మీరు వ్యా ప్రత్యేకంగా ఒక టైం ప్రకారంగా తీసుకుంటే మీకు ఆరోగ్యం చాలా బాగుంటుంది అలాంటిది శ ఆరోగ్యానికి మీ శరీరానికి శ్రద్ధగా పనిచేయడానికి ఆహారం లాంటివి ఏవి అంటే పళ్ళు లాంటివి కూరగాయలు లాంటివి లేకపోతే చిక్కులు గి గింజలు వడ్లు ఇ ఇలాంటి పల్లీలు బాదం కాజు అలాంటివి అన్నీ తీసుకుంటే ఆరోగ్యానికి చాలా మంచిది ఆరోగ్యానికి డైట్ ఫాలో అవ్వాలి అంటే సలాడ్స్ లాంటివి గీ లేనివి నెయ్యి లేనివి అలాంటివి తీసుకోవాలి కొలస్ట్రాల్ అనేది రాకుండా చూసుకోవడానికి డైట్ అనేవి ఫాలో అవుతాము డైట్ కొద్ది వరకే బాగుంటుంది డైట్ ప్రత్యేకంగా అన్నింటికీ బాగుంటుంది అని చెప్పలేము కానీ కొంత వరకు మనము తినేది తినేవరకు తినాలి అలాంటివి హెల్త్ కాన్షియస్ చూసుకోవాలి అలాగే మనము ఆహారాన్ని సంపూర్తిగా తినాలి ఇష్టంగా తింటే బాడీ శరీరానికి అంతే ఇష్టంగా అతుకుతుంది అలాంటిది మనం ఎంత ఇష్టంగా ఆరోగ్యానికి గౌరవించి తింటామో అంతే గౌరవంగా మనకి ఆహారం దొరుకుతుంది ఆహారం అనేది ఎంత మంచిగా తింటే అంత మంచిగా ఉంటుంది ఈ డైట్ ఫాలో అవ్వాలి అని అనేది ఏమీ ఉండలేదు మనము తినేదాంట్లో ఎక్కువగా తినకుండా తక్కువగా తినకుండా మనకి ఎంత వరకు తినాలి అని ఉంటుందో అంతే వరకు తినాలి అత్యాసగా తినకూడదు ఆరోగ్యంగా ఉండడం వల్ల ఆ ఆరోగ్యంగా ఎలా ఉంటాము అంటే ఎంత పండ్లు తిన్నాక కూరగాయలు ఉన్నా మెయిన్గా ఆకు కూరలు తింటే చాలా మంచిది మనం ఎంత ఆకు కూర తింటే అంత బాడీకి చాలా మంచిది ముఖ్యంగా కళ్ళకి చాలా చాలా మంచిది ఇంకా సలాడ్స్ లాంటివి తింటే డైట్ అనేది ఫాలో అయితే వెయిట్ లాస్ అవుతాము మళ్ళీ ఇంకొకటి బాదం కాజు తింటే బ్రెయిన్కి చాలా మంచిది ఇవన్నీ తిని ఆరోగ్యానికి మనము టైం టు టైం తిని ఆరోగ్యంగా మనము ఉండాలి ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకుంటే మనము చాలా బాగుంటాము ఇంకా ఎక్కువ రోజులు ఉంటాము ఆరోగ్యంగా ఉంటేనే అందరికీ అందరూ చాలా హ్యాపీగా ఉంటారు మన పే మన తల్లిదండ్రులు కూడా మనకోసమే ఉంటారు కాబట్టి ఆరోగ్యం ఎప్పుడూ ని నిరాశను చేయకూడదు ఆరోగ్యం బాగా తినాలి ఉండాలి